వ్యాపారం వాణిజ్యం వంటి స్థానిక ఆర్థిక వ్యవస్థలో ఒకే వ్యక్తి యాజమాన్యం జరగాలి వ్యాపారంలో సత్వర నిర్ణయాలు అపరిచ రుణ అవసరాలు లాభనష్టాలు ఒక్కరే భరిస్తేనే మన వ్యాపారంలోనూ వాణిజ్యంలోనూ అభివృద్ధి పొందుతాము